హలో సార్ నేమ్స్ ఆఫ్ లొకేషన్స్ గోవా కేరళ ఢిల్లీ తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర పలని హార్సిలీ హిల్స్ గోదావరి కాశీ షిరిడీ మహా విజయవాడ జపాలి తలకోన తిరుమల భద్రాచలం శ్రీకాళహస్తి రామేశ్వరం